హలో మ్యాడమ్ నాకు ఒంట్లో బాలేదు మ్యాడమ్ రాత్రి నుంచి చలి జ్వరం వచ్చింది కళ్ళు కళ్ళలో వెళ్ళి ఇట్లా కళ్ళలోవెళ్ళి ఇట్లా వేడి వచ్చినట్టు అనిపిస్తుంది ఒళ్ళు నొప్పులు బాగా

మాములుగా నార్మల్గా పప్పు అన్నం తిన్నాను

ఒళ్ళు ఒళ్ళు నొప్పులు బాగున్నాయి మ్యాడం అసలు చేతనైతలేదు అసలు అని

ఎప్పుడు రమ్మంటారు మ్యాడమ్ అసలు ఇప్పుడు చేతనైతలేదు మ్యాడమ్ అట్లనే బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా నడవలేకపోతున్నాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను కానీ ఇప్పుడు చేతనైతలేదు టెన్ టెన్ ఓ క్లాక్ మ్యాడమ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు సరే మ్యాడమ్ ఇప్పుడు ఏమి గోళి వేసుకోవాలి మ్యాడమ్ సరే మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ అడ్రస్ చెప్పండి